నమస్తే ఫస్ట్ వెస్ట్రన్ ఫస్ట్ వెస్ట్రన్ డ్రస్సెస్ చూపించండి తర్వాత శారీస్ ఎరౌండ్ టూ థౌజండ్ టు త్రి థౌజండ్ మి మిడిల్ అంటే వెస్ట్రన్ టాప్ ఆ వెస్ట్రన్ టాప్స్ విత్ సింపుల్ డిజైన్ ఉండాలి ఓన్లీ దుప్పట్టాకి వర్క్ వర్క్ ఎక్కువ ఉండేలాగా సో ఆ టైప్ అఫ్ మోడల్స్ చూపించండి అంతేనండి ఇందులో కలర్స్ హ సేమ్ ఇదే మోడల్లో కొంచెం ఇంకా హైలెట్ కలర్స్ వచ్చేలా ఇంకొంచెం డార్క్ కలర్స్ ఓకే వెయ్యండి అన్ని బాగానే ఉన్నాయి బట్ సమ్వాట్ ఇంకా కొంచెం మంచి డిజైన్స్ చూపిస్తారా ఐ మీన్ ఈ రేంజ్లోనే ఓకే బోథ్ చూపించండి ఈ పింక్ డ్రెస్ చాలా బాగుంది ఇది పక్కన పెట్టండి తీస్కుంటాం ప్యాక్ చెయ్యండి అండ్ శారీస్ చూపించండి పోచంపల్లి ఫస్ట్ పట్టు చూపించండి తర్వాత నార్మల్ శారీస్ చూద్దాం బోర్డర్ హెవీగా వచ్చి శారీ కొంచెం ప్లైన్ టైప్ వచ్చేలా చూడండి

మంచివి చూపించండి క్వాలిటీ మంచిగా ఉన్నవి రేట్ గురించి త తర్వాత చూద్దాం అంటే క్వాలిటీ బట్టి ఇందులో ఇంకా కలర్స్ చూపిస్తారా ఇంకొంచెం డార్క్ కలర్స్ యా ఈ గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంది దీన్ని ప్యాక్ చెయ్యండి చాలు ఇవి రెండు చాలు బట్ మీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఈసారి తప్ ఇంకా ఎక్కువ తీసుకుంటాను ప్రెసెంట్ అయితే ఈ రెండు చాలు ఓకే థ్యాంక్ యూ